హలో హలో మాది బాపట్ల సార్ మేము హైదరాబాద్ హైదరాబాద్ వస్తున్నాము మాకు మాకు కొన్ని ప్లేసులు చూపించాలి మీరు చూపించగలరా దగ్గరుండి ఏం ఏం ప్లేసులు చూపిస్తారు చెప్పండి ఏది చెప్పినా పర్లేదు ఏం ఏం ప్లేసులు చూపిస్తారు అక్కడ హోటల్సు రెంట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ మాకు మరి దగ్గరుండి చూపిస్తారా మీరు నాలుగు రోజులు ఉంటాము సార్

చెప్పండి ఒక్కళ్ళమే సార్

సరే సార్ రే చెప్పండి

ఓయ్ సరే సార్ అట్లాగే వస్తాము చూపిస్తారా అయితే సరే ఎప్పుడైనా రావచ్చా లేకపోతే టైం ఏమైన్నా చెప్పాలా అట్లాగే సార్ సరే సరే సార్ ఉంటాను అయితే